హలో హలో ఇది మీది వెజిటేబుల్ షాప్ దగ్గరకి వచ్చినాం అండి ఇది అయితే ఇక్కడ మంచి ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి అన్నారు మీ షాప్ ఎక్కడో చెప్తే అక్కడికి వస్తాం అండి అదే అదే టమాట ఒక టెన్ కేజీ కావాలి వంకాయ ఒక అంటే ఇంట్లో ఈ చిన్న ఈవెంట్ ఉంది అంటే చుట్టాలు అందరు వచ్చిండ్రు అయితే ఈ సందర్భంగా ఒక టూ డేస్ సరిపోయే అంత సరుకు కావాలి అన్నీ ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు తీసుకు వెళ్దాం అనుకుంటున్నాం అదే అదే మీ దగ్గర ఫ్రెష్ ఉంది అయితే చూసిన చూసి ఇక్కడ ఎవరు లేకపోతే కాల్ చేసిన అదే ఒక టెన్ కేజీ టమాట కావాలి ఒక ఫైవ్ కేజీ వంకాయ అది ఒక ఫైవ్ కేజీ ఇవ్వండి ఇది ఒక ఫైవ్ కేజీ ఇవ్వండి మీ దగ్గర ఇంకా ఏమన్న వెరైటీస్ ఉన్నాయా అవి ఒక ను ఒక ఫైవ్ కేజీ మిర్చి పచ్చిమిర్చి ఒక క్యాబేజ్ వచ్చి ఒక త్రీ కేజీ ఇవ్వండి క్యాప్సికం మా చిన్న వాళ్ళకి చాలా ఇష్టం అవి ఒక టూ కేజీ అన్నా త్రీ కేజీ అన్నా ఇవ్వండి అవి అన్నీ ప్యాక్ వేస్తారా ఇంకా అదే అదే అందుకే అదే అదే అదే ఇంకా వచ్చి ఒక క్యారెట్స్ వచ్చి ఒక ఫైవ్ కేజీస్ కావాలండి క్యారెట్స్ మునక్కాయ అవి ఒక క్యారెట్స్ ఒక ఫైవ్ కేజీ మునక్కాయ ఒక త్రీ కేజీ ఇంకా వచ్చి సోర్క్ ఓకే చెప్పి కూరగాయలు అని రాసుకోండి మీకు తర్వాత అడ్రస్ చెప్తా లాస్ట్కి ఇంకా వచ్చి దీనికి ఈ యొక్క సొరకాయలు ఒక కేజీస్ లెక్క అమ్ముతుర్రా లేకపోతే విడివిడిగా అమ్ముతురా కాయ పరంగా అంటే సొరకాయ అంటే మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ కేజీస్ సొరకాయ కావాలండి ఇంకా వచ్చి ఒక కొత్తిమీర ఒక టూ కేజీ పూదీన ఒక వన్ కేజీ మెంతి వచ్చి ఒక వన్ కేజీ యా యా తోటికీర తోటకూర పప్పు చిన్నపిల్లలు కావాలంటుడ్రు అవి ఒక టూ త్రీ కేజీ ఇవ్వండి ఆలు ఉల్లి దొరుకుతుందా మీ దగ్గర ఆలుగడ్డ ఒక ఒక ఫైవ్ కేజీ ఇవ్వండి ఎల్లిగడ్డ ఒక ఫైవ్ కేజీ ఉల్లిగడ్డ ఒక ఫైవ్ కేజీ ఇంకా ఏమైన ఉన్నాయా మీ దగ్గర వెజిటేబుల్స్ ఇంతేనా అదే ఇవి అన్నింటికి ఎంత అయింది అమౌంట్ చెప్తారా

ఓకే అండి మీ అడ్రస్ పంపిస్తున్నాను ఓకే

ఓకే ఓకే